చెప్పండి అన్నా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఫార్టీ ల్యాక్స్ దాకా పడుతోంది అన్న

కొన్ని రూములకి వుడ్ వస్తుంది అన్న అంటే చెక్కతోని కొన్ని రూమ్స్కి కొన్ని గదులకి ఫస్ట్ టూ రూమ్స్ అంటే ఇప్పుడు హాల్ మొత్తం మార్బుల్తోనే ఇంకా అంటే హాల్ గది మొత్తం మార్బులతోనే వేద్దాం అనుకుంటున్నాం ఇక కిచెన్ అంటే ఇక కార్డ్ బోర్డ్స్ యూజ్ చేస్తాము కదా కార్డ్ బోర్డ్స్ ఉపయోగిస్తాము కదా అందుల ఇకా ఆమె ఓపెనింగ్కి తేవడానికి అవును

డిజైన్స్ అంటే ఇప్పుడు ఏమున్నాయి మార్బుల్స్ ఇక మీరు చూసి చూజ్ చేసుకునే దాన్ని బట్టి అంటే మీరు చూసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక మార్బుల్స్ మీకు తెలిసినవి మీరు తీసుకుంటే మేము అప్లై చేస్తాం అంటే అంతే దానికి తగ్గట్టుగా చేస్తాం దానికి అంతే ఇక

పైన మొత్తం వుడ్ అంటే చెక్కతోనే వస్తుంది కింద మొత్తం ఇక మార్బుల్ అట్లా ఫినిషింగ్ అవుతుంది ఇక ఆఫ్కి చేయండి చేయండి సరే రైట్